సార్ బౌద్దశ్రీ మీదేనా అండి అదే ఇలా మేము వచ్చాము సార్ ఇది కొంచెం తెలియదు దూరం నుండి వచ్చాము ఇక్కడ కొత్తగా ఉందంతా వైజాగ్ అండి ఇక్కడ నుంచి ఈవెనింగ్ బయలుదేరతాంమండి అదే మేము అంటే బుక్ చేసే ముందు ఒక టూ త్రి డేస్ ముందే చెప్పాలా సార్ మీకు అదే ఇవాళ పెడితే ఒక టూ త్రీ డేస్ మేము అక్కడికి రావచ్చా సార్ రావడనికి ఫైవ్ మెంబెర్స్ ఉన్నాం సార్ మా ఫ్యామిలీ పెద్దవాళ్ళంటే మా వైఫు పిల్లలు ముగ్గురు నేను ఫైవ్ మెంబెర్స్ ఒక టెన్ టెన్ ఇయర్స్ ఉంటాయి ముగ్గురుకి టెన్ ఇయర్స్ అబోనే పెద్ద పిల్లలే అవును సార్ ఇవాళ కన్ఫార్మ్ చేస్తే ఇంకో టూ త్రీ డేస్లో బయలుదేరుతాం సార్ అని చెప్పి లేదు ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ ఎప్పుడు చేస్తారు సార్ ఈరోజు కన్ఫార్మ్నా సార్ ఈరోజు చేస్తారా అంటున్నాను టిక్కెటు అదే ఆ పేమెంట్ డీటెయిల్స్ కొద్దిగా చెప్పండి సార్ పేమెంట్ ఎంత అయింది మాకు తెలీదు కదా